ఎక్కువ మందికి వంట చేయాల్సి వచ్చినప్పుడు నాకు ఎదురైన అనుభవం ఏమనగా అందరికీ భోజనం సంతృప్తికరంగా ఉండేటట్టు రుచికరంగా భోజనాన్ని వర్ణించాలనేది అక్కడ ప్రధాన ఆలోచనగా మొదలవుతుంది అలాగే వారి తిని వారి ప్రాణంను తృప్తి పరచుకోవడానికి మేము చేయవలసిన వంట చాలా రుచికరంగాను అలాగే వేగంగాను పూర్తి చేయవలసి వస్తుంది ఇలాంటి సందర్భంలో వంటను త్వరగా పూర్తి చేయడానికి ఎక్కువ మందికి కొంచెం ఎక్కువ మంది ని కాబట్టి కొంతమంది పని వాళ్ళతో పనులను చకచకా చేయటం మొదలు పెట్టాలి ముఖ్యంగా ఒక్కొక్క వంటకం అయిన తర్వాత కాకుండా ఒక రెండు వంటకాలను ఒకేసారి సిద్ధం చేసేటట్టు ఒక ఇద్దరు మనుషుల్ని పెట్టుకొని అవి త్వరగా అయ్యేటట్టు మంచిగా మనము చూసుకోవాలి ఎందుకంటే ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క పనిని అప్పచెప్పినప్పుడు వంట త్వరగా పూర్తయ్యే అవకాశం ఉంటుంది అలాగే ఎవరైతే వంట చేయగలుగుతున్నారో వారి మధ్య మాటలు అలాగే వారు చేయవలసిన పనిలో స్పష్టతను కలిగి ఉండాలి వంట చేస్తున్నప్పుడు మనం కొన్ని మెలకువలను మొదటగా గుర్తుపెట్టుకోవాల్సినవి వంటకు కావాల్సిన పదార్థాలను సిద్ధం చేసుకోవాలి అలాగే ఆ సిద్దపరచుకునే క్రమంలో వంటకు కావాల్సిన మిగిలినవి ఏమైనా ఉన్నా సరే వాటిని ఆ సమయంలోనే మనము తెప్పించుకోవాల్సి ఉంటుంది వంట మొదటగా సిద్దము చేస్తున్నప్పుడు అందులో ఉప్పు ఎక్కువైనా తక్కువైనా వెంటనే దానిని తప్పించడానికి ఆ రుచిని మంచిగా చూడడం కోసము మనము అక్కడే ఏవైనా వస్తువులని మనము ఏర్పాటు చేసుకోవాలి వంట ఎక్కువ మందికి చేయాలి కాబట్టి వారు తిని తృప్తి పొంది అలసట తీర్చుకునే విధంగా రుచికరంగా భోజనాన్ని మనము అందించాలి కాబట్టి సమయపాలన ముఖ్యం కాబట్టి వంట చేస్తున్నప్పుడు వేరే ఆలోచనలు పెట్టుకోకుండా వంట మీదే ధ్యాస పెట్టి దాన్ని రుచికరంగా చేయడంలో శ్రద్ధగా మనము వండినట్లయితే సమయానికి వంట పూర్తవుతుంది అలాగే రుచికరమైన భోజనము సిద్ధమవుతుంది